తెలుగు వారు తమ సంప్రదాయాలు పద్ధతులు జరుపుకోవడానికి కానీ గౌరవించడానికి కానీ సంభాషణ చేయ డానికి కానీ ఇలా భాషను ఎలా వాడుతారంటే ప్రతీ ఒక్కరిని మర్యాదగా ప్రతీ ఒక్కరిని మంచిగా మాట్లాడడం ఆనందాన్ని కలిగించే విధంగా మాట్లాడడం ఇలా య ఎన్నో విధాలుగా చేస్తుంటారు అంతేకాకుండా తెలుగు అనేది ఎంత మంచిది అంటే ప్రతీ ఒక్కరికి తెలిసిన భాషగా తెలుగు ఉంది అంతేకాకుండా ఆంధ్రాలో ఎక్కడ చూడు తెలుగు మాట్లాడేవారు ఎంతో మంచిగా మాట్లాడుతారు అంతేకాకుండా ప్రతీ ఒక్కరితో సంభాషణ చేసేటప్పుడు చాలా మర్యాదగా ఎంతో మంచి సంభాషణ కొనసాగిస్తారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడే విధానం ఎంతో నచ్చుతుంది ప్రతీ ఒక్కరికి అంతే కాకుండా తెలుగు మాట్లాడే విధానం ప్రతి ఒక్కరూ నచ్చే విధంగా మాట్లాడుతారు అంతే కాకుండా ఏ ఒక్క విషయాన్ని జరపడానికి పండుగ జరపడానికైనా సంభాషణ చేయడానికైనా ప్రతీ ఒక్కరికి మనిషి మాట్లాడే భాష ఎంతో ముఖ్యం అలా తెలుగు భాష మాట్లాడేటప్పుడు ఇతరులకు అర్ధమయ్యే విధంగా మాట్లాడడం చాలా ముఖ్యమైనది అంతేకాకుండా ఇతరులను గాయ పరచకుండా వారిని సంతోష పడిచే పరిచే విధంగా మనం తెలుగులో మాట్లాడమనేది చాలా కష్టం కానీ ఆంధ్రాలో తెలుగు భాష మాట్లాడేటప్పుడు వారి యొక్క సాంప్రదాయాలను పద్దతులను జరుపుకోవడానికి గౌరవించడానికి తెలుగు భాషను చాలా మంచిగా వాడుతారు ప్రతీ ఒక్కరిని మెప్పించే విధంగా కించపరచకుండా సంతోషం కలిగించే విధంగా మాట్లాడుతారు ఇలా ప్రతీ ఒక విషయం ఎలా మాట్లాడాలి ఎలా గౌరవించాలి ఎలా పండుగ జరుపుకోవాలి అని మంచి విధంగా మాట్లాడి అలా విషయాన్ని తెలియజేయడం వల్ల పూర్వకాలం నుండి ఎలా వస్తోంది అని ఒక శాస్త్రీయ మూల్యంగా ప్రతీ ఒక్కరికి అర్ధమయ్యే విధంగా చెప్పి వాళ్ళతో ఈ యొక్క పండుగను జరుపుకోవడం ఎంతో మంచిగా విశిష్టత చూస్తారు అంతే కాకుండా ప్రతీ ఒక్కరితోనూ సంభాషణ చేసేది తెలుగు వాళ్ళు తెలుగు భాషలో మాట్లాడేటప్పుడు ఇతరుల్ని కించపరచకూడదు మంచిగా మాట్లాడాలి అని ఒక మనసు తెలుగు వాళ్ళకి ఎంతగానో ఉంది అటా ప్రతీ ఒక విషయానికి వారు ఉపయోగించే భాష ప్రతీ ఒక్కరికి మంచిగా మంచి విషయాలు తెలుసుకోవడానికి ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని మంచిగా స్పష్టంగా ప్రతీ ఒక్కరికి తెలియజేస్తారు